సుదీర్ఘ బైక్ ట్రిప్లో మీరు ఆరోగ్యంగా ఎలా ఉంటారు అనడానికి ఉదాహరణకు మా మా మిత్రులు ముగ్గురు ఉన్నం ముగ్గురు బైక్ మీద ఇప్పుడు ట్రిప్పు వెళ్ళినప్పుడు ఏ విధంగా అయిందంటే రోడ్డు మీద ఉన్న లేదా కొబ్బరిబోండం అలాంటివి త్రాగడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం మెరుగు మెరుగుపరచడం జరుగుతుంది రోడ్డు మీద రోడ్డు మీద ఎటువంటి వాతావరణంకైనా అనుకూలంగా కొబ్బరిబోండం ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఇస్తుంది

మోకాలు నొప్పి కానీ ఇలాంటివి నొప్పులు సహజంగా వస్తూ ఉంటాయి ఎందుకంటే బైక్ ట్రిప్పులు అంటే లాంగ్ చాలా దూరము ట్రా చేయడం వల్ల ఏమవుతుందంటే సుదీర్ఘంగా చేయడం వల్ల నరాల నరాల శక్తి అనేది కొద్దిగా చనిపోవడం జరుగుతుంది దాని ద్వారా రక్త ప్రసరణ ఆగిపోవడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే అది వెన్ను నొప్పి కానీ భుజం నొప్పి కానీ ఎదురై

ఎక్కువ ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది ఆహారం తినడానికి పచ్చని రోడ్డు పక్కన పచ్చని చెట్లు పచ్చని చెట్లు పక్కన పచ్చని చెట్లు దగ్గర భోజనం చేయడం వలన ఏమవుతుందంటే మనిషి అనేది ప్రశాంతంగా తినడానికి ప్రశాంతంగా ఆహారం భుజించడానికి జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే దీని ద్వారా ఏమవుతుందంటే మనుషులకు ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది ఇంకా లేదంటే బ్యాగ్ బైక్లోనే చాలా బైక్ సుదీర్ఘంగా బైక్ ట్రిప్పులో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనము సహజంగా ఒక బ్యాగులో వాటర్ కానీ పండ్లు కానీ తీసుకుపోవడం వలన ఏమవుతుందంటే ట్రావెల్ చేసే సూ బైక్ ట్రిప్ బైక్ నడిపేటప్పుడే

ఎటువంటి కలుషితమైన ఆహారం తినుకోకుండా ఉండటానికి సహాయం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే ఆహారం అనేది ఆర్ ఆహారం అనేది ఆ ఆహారం అనేది బాగా తినడం జరుగుతుంది ఇష్టపడుతూ తినడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఉదాహరణకు తమిళనాడుకి వెళితే ఇడ్లీ ఉప్మ ఇడ్లీ తినడం ఇడ్లీ ఎక్కువగా ఇష్టపడతారు కొంత మంది మా మిత్రులు లేదంటే సా మ మా మిత్రుల్లోనే దోశ తినడానికి ఇష్టపడతారు లేదా ఇడ్లీ తినడానికి వడ తినడానికి ఉప్మా తినడానికి చాలా ఇష్టపడతారు లేదంటే పునుగులు షా పొంగనాలు ఇలాంటివి కూడా ఎక్కువ తినడానికి మా ప్రాంతంలో ఎక్కువ ఇష్టపడతారు సుదీర్ఘంగా బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు ఎక్కువగా ఎండాకాలం అయితే కొబ్బరి నీళ్ళు త్రాగడము లేదా